ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం ఇది విస్తీర్ణతో ఏడో అతిపెద్ద రాష్ట్రం మరియు జనాభాతో పదవ ఆధిక్యత జనాభా కలిగిన రాష్ట్రం ఇది ఛత్తీస్గడ్ ఒడిశా కర్ణాటక తమిళనాడు తెలంగాణ మరియు బంగాళాఖాతంతో సరిహద్దులను పంచుకుంది ఇది తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల వద్ మైలు రెండు ఆరు వేల ఐదు మైళ్ళు వద్ద దేశంలోనే రెండవ అతి పొడవైన తీర రేఖను కలిగి ఉంది ఆంధ్ర రాష్ట్రం మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మా దే మా రాష్ట్రం ఒక భాష తెలుగుగా ఉన్నది ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడి విడిపోయిన కూడా మా భాషలో తెలుగు అనే ఉంది మరియు మా రాష్ట్రం ఒక రాజధాని అమరావతి మరియు అతిపెద్ద నగరం విశాఖపట్టణం మరియు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వచ్చి వైయస్ఆర్ ప్రభుత్వం మరియు గవర్నర్ వచ్చి ఎస్ అబ్దుల్ నజీర్ మరియు మా ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చి వైయస్ జగన్మోహన్రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి కేయస్ జవహర్ రెడ్డి ఐఏఎస్ గారు మరియు మా ప్రాంతం వచ్చి స్టార్ట్ అయ్యింది ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది